హలో చెప్పండి

మీరు కాల్ చేశారు అది మన హోటల్లో ఇంకా ఎన్ని రూమ్స్ ఖాళీ ఉన్నాయి అది నాకు కొంచం లిస్ట్ కావాలి నాకు రేపటికి ఒక రేపటికి ఒక ఐదు ఐదు హో ఐదు రూమ్స్ బుక్ చేసి ఉంచండి మిగిలినవన్నీ మిగిలినవన్నీ పూర్తి చెయ్యండి ఒక ఐదు మాత్రం ఖాళీగా ఉంచండి ఎందుకంటే ఎవరెప్పుడొస్తారో మనకి తెలీదు కాబట్టి అవి ఎక్కువ రేట్ పెట్టి అమ్ముదాము సంక్రాంతి సీజన్ కాబట్టి సరేనండి